అందరికీ నచ్చినట్టు నాకు కూడా చైనా వంటకం అంటే కొంతవరకు ఇష్టం అంటే అన్ని కాకపోయినా మన దగ్గర ఏవేవైతే చైనా వంటకాలు ఇప్పటికి చేస్తున్నారో వాటిల్లో చాలా వరకు నేను రుచి చూసినవి ఒకసారి నేను మన మన దగ్గర ఉండే పదార్థాలతో చైనాలో వాడే కొన్ని పదార్థాలు యాడ్ చేసి ఎందుకు వంట చేయకూడదు అని ఒకసారి నూడుల్స్లాగా కొంచెం దగ్గరగా ఉండి మనకి దొరికే సేమియా ఉంటుంది కదా ఆ సేమియాలో ఈ కూరగాయ ముక్కలు చైనా పదార్థాల్లో ఉండే కొన్ని సాసులు సోయా సాసులు ఇలాంటివి వెనిగర్ ఇవి కొంచెం కలిపి చేసేటప్పటికి అది ఎంత రుచిగా వచ్చిందంటే నూడుల్స్కి దీనికి తేడా ఉన్నప్పటికీ ఆ రుచి మాత్రం చాలా వరకు దగ్గరగా వచ్చింది మా ఇంట్లో వాళ్ళకి అది పెట్టినప్పుడు వాళ్ళైతే ఇది బయట కొన్న దానికి చాలా వరకు దగ్గరగా ఉంది చాలా రుచిగా ఉంది అని అన్నారు నాకది నేను చేసిన ప్రయోగం నాకు అందరు మెచ్చుకునేసరికి చాలా సంతోషంగా అనిపించింది